ఏమండి మొన్న మీరు టీవిలో చూసారా అవునండి దాని తర్వాత ఇంకోకటి వచ్చింది ఎవరో సురేష్ అన్న అబ్బాయంట చూసారాండి ఎవరో వాళ్ళ స్నేహితుణ్ని చంపేసి వాళ్ళింట్లోనే పాతిపెట్టేసాడంట మీరు చూసారాండి ఆ న్యూస్ వాళ్ళేదో కిరాణా కొట్టో ఎదో ఉన్నాదంటండి ఎదో డబ్బులు ఇష్యూ గురించి ఎదో డబ్బులు గురించి ఎదో ఆర్గ్యూ ఎక్కువ చేస్తున్నాడంట అండి అందుకని వాళ్ళ స్నేహితుడు అయినా కానీ డబ్బులు ఇమ్మంటే ఇవ్వట్లేదని చెప్పి గెంటుకుని గెంటుకుని అలాగ గోడకేసి కొట్టేసి చంపేసాడంటండి వాళ్ళింట్లోనే పాతి పెట్టేసారంటండి ఏంటండి జగనేనండి పవన్ కళ్యాణ్ వాళ్ళ సీఎం కాదు కదండి వాడు వాడికి ఎంఎల్ఏ అవడమే ఎక్కువండి అదే ఎంఎల్ఏ కోసం తిరిగినట్టున్నాడండి అంతకుమించి వాడికి సీఎం వాడికి చాలా తేడా ఉన్నాదండి ఎందుకంటే వాడు ఎంఎల్ఏకి ముందు సీఎం అవ్వాలంటే మంత్రి అవ్వాలి ఇవన్నీ అవ్వాలి ముందు అస్సలు ఎంఎల్ఏ ముందు ఎంఎల్ఏ కింద గెలవాలి కదండి ఎంఎల్ఏకే గెలవలేకపోయాడు ఇంక సీఎం కింద ఏం గెలుస్తాడండీ అంతే అండి వాడి హామీలు తక్కువ అ అరవడం ఎక్కువ జగన్ మీద అరవడం ఎక్కువ ఈడ హామీలు తక్కువ వీడు పదవిచ్చినా కానీ అరుస్తూనే ఉంటాడురా బాబు అనే కొంత జనాలెవరూ వీణ్ణి ఇష్టపడటం లేదండి బాబా మొన్న చూసారండి అదేదో ఊరులో కోడి పదిహేను గుడ్లు ఒకేసారి పెట్టిందంటండి అవునండి అన్ని పదిహేను గుడ్లు ఒకేసారి పెట్టేసిందండి కోడి